మా ప్రాంతంలో కుట్టు మిషన్ కళకు చాలా ప్రాధాన్యత ఉంది ఆ కళ అభివృద్ధి చెందితే చాలా లాభాలు కూడా వస్తాయి ఎందుకనగా ఇక్కడ సైడు కుట్టు మిషనలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి స్త్రీలకి అది ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కుట్టు మిషన్లు అనేవి క్రొత్త వస్తువులు కుట్టడమే కాకుండా ఇటువైపు ఉన్న వాళ్ళు క్రొత్తవి క్రొత్తవిగా వేసుకోలేరు కనుక చిరిగినవి పడేయలేరు కనుక కుట్టు మిషన్ ద్వారా కేవలం కుట్టు ఒక లైన్ కుట్టు వేసినా కూడా పది రూపాలు లాభ పది రూపాయలు లాభం వస్తుంది కావున కుట్టు మిషన్ అనేది స్త్రీలకు చాలా ఉపయోగపరంగా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే పురుషుల గురించి మాట్లాడితే ఇటువైపు వ్యాపారం కానీ రైతులకు కానీ చాలా లాభాలు ఉన్నాయి అవి ఉండడం ద్వారా మా ఊరు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా చెప్పాలంటే ఇల్లు కట్టడం బేల్దారి పని అది కూడా ఒక హస్తకళనే దానికి కూడా ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టంట్ చాలా ప్రాముఖ్యం ఇల్లు కట్టడానికి కూడా ఉండే కళ కూడా అది కూడా ఒక హస్తకళనే ఎందుకనగా ఇక్కడ సైడు మొత్తం కొట్ట చిన్న చిన్న కొట్టాలు చిన్న చిన్న ఇల్లు మాత్రమే ఉన్నాయి హస్తకళ అనేది అంద ఇంటిని అందంగా చాలా నీట్గా రూపుదిద్దుకోవడానికి ఈ బేయిల్దారపు అనేది చాలా అభివృద్ధి అవుతుంది అలాగే ఈ ప్రాంతంలో షాపులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అలా బట్టల షాప్ అయితేనేమి ఏదైనా గానీ షాపులు పెట్టుకోవడం వల్ల కూడా మా ఊరు కానీ మా ప్రాంతం కానీ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి